హలో మేడం సుష్మిత గారా మాట్లాడేది మేము రీవ్స్ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాము మేడం మీరు తంగడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు కదా మేడం అది ఎంతమందికి కావాలి మేడం ఎంత క్వాంటిటీలో కావాలి హాఫ్ అయితే ఒక పర్సన్కి సరిపోతుంది మేడం ఫుల్ ఇద్దరికి సరిపోతుంది మేడం మీకు టేస్ట్ అనేది ఎలా ఉండాలి మేడం స్పైసీగా ఉండాలా లేకపోతే ఎలా ఉండాలి

మినీ ఫుల్కా సరే మేడం ఇంకేమైనా కావాలా మేడం మీకు వాటర్ బాటిల్స్ ప్లేట్స్ ఓకే మేడం ఏ టైంకి కావాలి మేడం మీకు హాఫ్ ఎన్ అవరా మేడం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చెయ్యగలరా చెప్పండి మేడం నోట్ చేసుకుంటాను

ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం